వ్యవసాయం గురించి అంటే ఇంటింటికి కనీసం ఒక పది గుంటలైన ఉండి ఉంటుంది దాని వలన అప్పుడో ఇప్పుడో మమ్మీ డా అమ్మా నాన్నలు పొంట పంట పొలాల కాడికి తీసుకెళ్ళడం వల్ల పశుపోషణ అనంటే ఇంటింటికి కనీసం ఒక ఆవు కానీ బర్రె కానీ గొర్రె కానీ ఏదో ఒకటి ఉండడం వల్ల దానికి ఇట్లా ఏరు గడ్డి వెయ్యాలి దానికి నీళ్ళు పెట్టాలి ఇట్లా గ టైమ్ అననేది దాని వల్ల తలిదండ్రుల నుంచి వెళ్లి తెలిసే అవకాశం ఉంటుంది వడ్రంగి పనులు అని అంటే బుక్కుల్లో చదవడం వల్ల పాలు అంటే బుక్కుల్లో చదవడం వల్ల కొన్ని అలా తెలుస్తూ ఉంటాయి అలా కొన్ని తల్లిదండ్రుల ద్వారా కానీ కొన్ని వాళ్ళ టీచర్స్ వల్ల కానీ తెలిసే అవకాశం ఉంటుంది